నేను వంట చేయడం ఎలా మొదలుపెట్టానంటే మా అమ్మకు ఆరోగ్యం మంచిగా లేకున్నా కానించి నేను మొదలుపెట్టినా అంతకముందు ఎప్పుడు మా అమ్మ చేస్తేనే బాగా తినేదాన్ని ఉండేదాన్ని వంట చేయాలని ఉండే కానీ అసలు రాకపోయేది నాకు అసలు గ్యాస్ కాడికే పోకపోయేదాన్ని మా అమ్మ చేసిన మంచి వాసన వచ్చేది అక్కటి నుంచి చేయాలి చేయాలని నేర్చుకునే దాన్ని కానీరాకపోయేది నేను చేస్తే మా అక్కలు కూడా ఎవరు తినకపోయే వాళ్ళు అది మొత్తం పడేసే వాళ్ళు మా మమ్మీకి ఆరోగ్యం బాగ లేకుండ కానించి మా డాడీ పొలం పనులకు అటు ఇటు పోయే వాడు అమ్మ వండకపోయేది అప్పటి నుంచి నేర్చుకున్న వంటలు అది కూడ మంచిగా చేయకపోయే దాన్ని అసలు రానే రాకపోయేది మా వదినలతో ముచ్చట వేయడానికి పోయినప్పుడు కొంచెం వాళ్ళు వండుతుంటే చూసి మళ్ళా అట్లా ఇంట్లో ట్రై చేసేదాన్ని ఫస్టు కుకింగ్ అంటే ఆలుగడ్డ ట్రై చేసినా కానీ రాలేదు కానీ ఎట్లున్నకాని మా డాడీ తినేది మా అక్క మాత్రం ఎక్కిరించేది మా అక్కకు రాకున్నా కానీ నన్ను ఎక్కిరించేది నేను మళ్ళా నేర్చుకున్నాను అంటే మళ్ళా అట్లనే వదినలు దగ్గరకు పోయేదాన్ని వాళ్ళు చేస్తుంటే చూసి ఇంట్లో ట్రై చేసేదాన్ని అప్ నేర్చుకున్నా మంచిగా ఇప్పుడు చేస్తా మమ్మీకి హెల్త్ బాగలేక ఏమి వంట చేయకపోయేది అసలు ఏం గ్యాస్ కాడికే రాకపోయేది నేనే వండేదాన్ని నేనే చేసేదాన్ని ప్రతీ ఒకటి చేస్తు చేస్తు చేస్తు ఇప్పుడు పర్ఫెక్ట్గా మంచిగా చేస్తాను కానీఎప్పుడో ఒకసారి ఏదో ఒకటి అయితుంది మా అక్క నన్ను తిట్టేది మా అక్కకు వంటనే రాదు నేనే చేసేదాన్ని కానీ నేను చేసినా కానీ నన్ను తిట్టేది మా అక్క మా డాడీ కూడ నేర్పిచ్చేవాడు వంట గ్యాస్ కాడికి వచ్చి మా అమ్మ అమ్మ ఉండి ఇట్లా చేయాలి అది వేయాలి నెక్స్ట్ ఇది వేయాలి అట్లా చెప్తుంటే నేను చేసేదాన్ని అట్లా వంట ఒక్కొక్కటి ఒక్కొక్క వంట చేస్తు చేస్తు ఇప్పుడు ఏ వంట అయినా చేయగలుతాను నేను ఎక్కువ వదినవాళ్ళతో ఉండి వాళ్ళతో ముచ్చట వేస్తానికి పోయినప్పుడు చూసి నేర్చుకునే దాన్ని చికెన్ ఎట్లా వండాలి ప్రతీ వంట ఎట్లా చేయాలి ఫస్టు ఏమి వేయాలి అది ఆయిల్ పోసినాక ఇంక ఏమి వేయాలి అలా ప్రతి ఒకటి నేర్చుకునే దాన్ని రాకుంటే వదినవాళ్ళ దగ్గరకు వెళ్ళి వదిన నాకిది వస్తలేదు అనంగానే ఇట్లా చేయాలి నెక్స్టు ఇంకోటి వేయాలి అని అట్లా చెప్తా ఉంటే నేను వచ్చి ఇంట్లో టై ప్రయోగం చేసేదాన్ని కాని ఎప్పుడో ఒకసారి గిన్నె మాడిపోవడం ఇంకా ఏదో ఒకటి జరిగేది మమ్మీ వాళ్ళకి తెలవకుండా బీరువాలో కింద పెట్టేదాన్ని గిన్నెలు కాకపోతే ఇప్పుడు మాత్రం మంచిగా నేర్చుకున్నా ప్రతీ ఒక్కటి బాగానే చేస్తా నేను ఇప్పుడు మా అక్క వచ్చింది అనుకో నన్నైతే ఉరికే ఎక్కిరిస్తుంది నీకు వంటనే రాదు ఏమి రాదు అని ఎందుకంటే అక్క హస్టల్లో ఉంటుంది ఆమెకు ఏమో ఏ వంట అక్కడ దొరకవు మంచిగా ఫుడ్డు ఉండదు కాబట్టి ఇంటికొస్తే మంచిగా తిందామనుకుంటుంది కాని మా అక్కకు ఏమో నేను చేసేసరికి నచ్చదు పాపం ఎట్లా ఉన్నాకూడ తినేది తినేది కాని బాలే బాలే అనుకుంటూనే తినేది అమ్మ కూడ చేసేది కాకపోతే ఎక్కువశాతం నేనే చేస్తా ఇంట్లో మాత్రం రాకపోతే మాత్రం వదినల దగ్గరకి ఎళ్ళి వదినా నాకు ఇది రాట్లే అంటే మా వదినలు చెప్పేవాళ్ళు నేను చేసేదాన్ని చేసినప్పుడల్లా మా డాడీ నుండి డాడీ ఇది బాగుందా ఇది బాగుందా అని అడిగేదాన్ని బావుందంటేనేమో ఇంకా మంచిగా చేసేదాన్ని బాలేదంటేనెమో అసలు చేయకుంటే చేకుంటేదాన్ని ఫస్టు వంట ఆలు గడ్డ నెక్స్ట్ చికెన్ అందులల్లా ప్రతిఒక్కటి బగారా కూడ నేనే చేస్తా మా ఇంట్లో ప్రతీ ఫెస్టివల్కు పండగకు కూడ నేనే చేసేదాన్ని రాకపోతే ఎవర్నో ఒకరిని అడిగి గ్యాస్ దగ్గర ట్రై చేసేదాన్ని నేను ఏ వంటకం అయినా ఇప్పుడు చేస్తా ఏదన్నా రాకపోతే మమ్మీని పిలిస్తే అమ్మ వచ్చి గ్యాస్ దగ్గరకు వచ్చి ఫస్ట్ ఇది వేయి నెక్స్ట్ అది వేయి అని చెప్తుంటే ఒక్కొక్కటి వేస్తు చేసేదాన్ని మంచిగుంటేనేమో అందరు తినేటి వాళ్ళు మంచిగా లేకుంటేనేమో ఏదో ఒకటి నీకు వంట రాలేదు చేయరాలేదు అనంగానే మఖం అంతా మాడ్చుకుని కూర్చునేదాన్ని మా అక్కయితే కరెక్టుగా ఉన్నది ఉన్నట్టు చెప్తుంది బాలేకుంటే బాలేదని బావుందంటే బావుందని మా డాడీ అయితే పాపం అమ్మ చేయదు కాబట్టి నేనే చేయాలి కాబట్టి ఎట్లున్నా కూడ ఏదో ఒకటి బాగానే ఉంది బాగుంది బాగుంది అనుకుంటు తినేవాడు కానీ డాడీకి నచ్చకపోయినా చెప్పనే చెప్పాడు అసలు మా అక్కయితే మఖం మీద చెప్పేస్తుంది ఎం మంచిగా లేదని మంచిగున్న రోజు మంచిగ ఉంది అంటుంది చేయరాకున్నా కూడ ఏదో ఓక ప్రయోగం చేస్తూనే ఉంట వంటల మీద నేను మాత్రం అసలు ఏది చేసినా కూడ పక్కన్న ఉన్న వాళ్ళని అడిగే చేస్తా కానీ ఇప్పుడు మాత్రం నేనే చేస్తా ఏ వంట అయినా అది బావున్నా బాలేకపోయినా బాలేదనుకో నేనే తినేదాన్ని బావుంటేనేమో ఎవరికన్నా వేసి బాగుందా బాగుందా బాగుందా అని అడిగేదాన్ని వాళ్ళు బాగుంది అనంగానే ఇంకో ఇంకో వంట ట్రై చేసేదాన్ని అలా ప్రతీ ఒక్కటి ట్రై చేసేదాన్ని ఏ వంట ఎట్లా చేయాలి అని ఇప్పుడు ఎవరిని అడగను నా అంతట నేనే చేస్తా ఏ వంట అయినా బాలేకపోతే ఏమో ఎవ్వరికి ఇయ్యను బాగుంటే ఏమో డాడీకి మాత్రం వేసి డాడీని అడిగేదాన్ని అడిగేదాన్ని ఉరికే మా అక్క అయితేనేమో బాలేదని చెప్పేది మా అమ్మ అయితే అసలు తినదే తినకపోయేది చేస్తే ఎందుకంటే ఆమె మంచిగా వండుకునేది నేనేమో ఏదో ఒకటి తక్కువ చేసేదాన్ని మా అమ్మ అయితే ఏమో చెప్పదు అసలు తిననే తినదు వేరేవాళ్ళని కూర అడుకొచ్చుకుని మరీ తినేది కానీ నేను ఎం పట్టిచ్చుకోకుండా నాకు నచ్చినట్టు వండేదాన్ని ఎట్లున్నా తినేదాన్ని ఎందుకంటే నేనేగా చేసేసుకు అంతకముందుఏమో అమ్మ ఉప్మా అమ్మ బాగా చేసే చేసేను ఆమె చేసుడు చూసి నేర్చుకునేదాన్ని కాని అంత మంచిగా రాకపోయేది ఎక్కువ అయితే అమ్మ డాడీ ఇంట్లో లేనప్పుడు గ్యాస్ కాడికి పోయి వంటలు మీద ప్రయోగం చేసి గిన్నె మాడిపోవడం లేకపోతే ఏదన్నా ఒకటి తక్కువ వేయడం ఒకటి వేసే బదులు ఇంకోటి వేయడం అట్లాంటివి చేసేదాన్ని డాడీ వాళ్ళు వచ్చేసరికి గిన్నె తీసుకుపోయి బీరువాలో కింద పెట్టడం పడెయడం ఎం తెలవనట్టు కడిగి పెట్టడం అలాంటిది చేసేదాన్ని కానీ ఇప్పుడు మంచిగా చేస్తా వంట మాత్రం డాడీ అయితే మెచ్చుకుని తింటాడు మా అమ్మ అయితే నచ్చదు ఫస్టు నచ్చకుంటా వేరేవాళ్ళని అడుకొచ్చుకుని మరీ తినేది కాకపోతే మా అక్క హాస్టల్ నుంచి వచ్చినప్పుడు మాత్రం అమ్మతోనే వండిపించేదాన్ని ఎందుకంటే నేను వండినాననుకో బాగా రాకుంటే పాపం తినేది కాదు అందుకే ఎక్కువ మా అమ్మనే వండేది